ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు వారు తమ సంప్రదాయాలు ఆచారాలు కళలు మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు సంప్రదాయాలు మరియు ఆచారాలను పాటించడం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తమ సంప్రదాయాలు మరియు ఆచారాలను చాలా గౌరవంగా చూస్తారు వారు పండగలు ఉత్సవాలు మరియు ముఖ్యమైన ఘట్టాలను జరుపుకోవడానికి ఈ సంప్రదాయాలు మరియు ఆచారాలను అనుసరిస్తారు ఉదాహరణకు పొంగల్ పండుగను ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగలా వారు పొంగల్ అనే వంటకాన్ని తయారు చేస్తారు మరియు దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు వారు తమ ఇళ్ళను శుభ్రం చేసి కొత్త వస్త్రాలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను జరుపుకుంటారు కళలను ప్రోత్సహించడం ఆంధ్రప్రదేశ్లో అనేక విభిన్న కళలు మరియు సంస్కృతి ఉన్నాయి ఈ కళలను కాపాడుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం ఒగ్గు కథ తోలుబొమ్మలాట వీరగాధ వంటి అనేక సంప్రదాయ కళారూపాలను రాష్ట్ర వారసత్వ కళలుగా ప్రకటించింది ఈ కళారూపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మరియు ఉత్సవాలను నిర్వహిస్తుంది ఆహార సంస్కృతిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్లో అనేక విభిన రకాల ఆహారాలు ఉన్నాయి ఈ ఆహారాలు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఆహార సంస్కృతిని కాపాడుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు వారు తమ కుటుంబాలలో సంప్రదాయ ఆహారలను తయారు చేస్తారు మరియు తమ పిల్లలకు ఆ ఆహారాలు గురించి తెలియజేస్తారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రసిద్ధ సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు ఆచారాలు పొంగల్ పండుగ శ్రీరామనవమి ఉగాది వరలక్ష్మీ వ్రతం శివరాత్రి హోలీ బోనాలు ఒగ్గు కథ తోలుబొమ్మలాట వీరగాదా కృష్ణ లీలలు శిల్పకళ సంగీతం నృత్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి